ఏవండి సురేష్ గారు అదేనండి రావ్ గారు పంపించారు మీ దగ్గరకి అదే మనకి ఈవెంట్ ఉందండి వెడ్డింగు వెడ్డింగుది ఈవెంట్ అదే మా రిలేటివ్స్ది అండి అంటే మా బావా మా బావా అవుతారండి అది మనకి నెక్స్ట్ మంతులో ఉందండి వెడ్డింగు వెడ్డింగుకి డే డేట్ అండి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన ఉందండి అయితే మనకి ఫోటోగ్రఫీ అంతా మీకప్పచెప్తాం అని చెప్పారు మా మన రావ్ గారు పంపించారు మీ దగ్గిరికి అదే మాటాడదాం అనే వచ్చామండి మామూలుగా అవునండి అవునండి అదే చెప్పారు బాగా చేస్తారని చెప్పారని మీ దగ్గరికి వచ్చాము అది మనకి అది మేము మనము బయట మనకిది షూట్ అంటే మనమిది మా తోటలో ప్ల్యాన్ చేస్తున్నామండి మనకి ఖాళీ స్థలం ఉందండి కొంచెం మనకి కొబ్బరి తోట మనకి ఇది ఈవెంట్స్ అక్కడ జరుగుతుదండి అది మనకి ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదండి పచ్చదనం ఇదంతా కవర్ చేసేలా మీరు కొంచెం కొంచెం తీయాలండి దానితో పాటు మనకి డ్రోన్స్ ఉన్నాయండి మీ దగ్గర డ్రోన్స్ ఉన్నాయండి డ్రోన్ కెమెరాస్ అండి

డ్రోన్ కెమెరా కూడ మనకి డ్రోన్ కెమెరా ఒకటి మనకి టూ కెమెరాస్ ఉండేలా చూడండి అంటే ఒకటి దూరంగ కొంచెం ఉంటుంది కదండి మీ దగ్గర లెంత్ ఎక్కువ ఉన్న కెమెరా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేసే కెమెరా ఉంటుంది కదండి డ్రోన్ కెమెరా అది ఒకటి కావాలండి దానితోపాటు అదొకటి మనకి భోజనాలు చేసినప్పుడు కూడ ఒక రోలింగ్ కెమెరా ఉంటుంది కదండి భోజనాలు చేసిన అంటే లేటెస్టుగా టెక్నాలజీ వచ్చింది కదండి రోలింగ్ కెమెరా ఒకటి కా రోలింగ్ కెమెరా ఒకటి అండి ఒకవేళ మన దగ్గర లేపోతే తెప్పించండి మాట్లాడి ఎంతైతే అంత మనం మా చూసుకుందాం

అదేనండి అదే సరే అదేనండి అంటే చెప్పాలి కదండి మరి మీరు చూస్తారని తెలుసు కాకపోతే నేను కూడ చెప్తే మీరు అప్పుడికి చూసుకుని ఉంచుకుంటారని చెప్తునాను అంతేనండి అంటే వేరేగా అనుకోకండి అవునండి అంతా కవర్ చేయాలండి ఎక్కువ మనకి వీలు వీలైనంతా చోటల్లా కవర్ చేస్తం కావాలండి అంటే మనం మనకిది ఎప్పుడో వస్తుంది కదండి లైఫ్ టైమూ ఈవెంట్లే కాబట్టి మనకి కొంచెం ఎక్కువ కవరయ్యేలా చూడాలండి అలాగే వచ్చిన గెస్ట్స్ కూడ మనకి ఎంట్రీ ఉంటుందండి ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి ప్రతీఒక్కళ్ళు అదే వచ్చిన ప్రతి గెస్ట్ని మనం వీడియో తీయాలండి అంటే మనకి అవునండి స్టాండ్బై స్టాండ్బై కెమెరా ఉంటుంది కదండి అదొకటి అదొకటి కొంచెం స్టెబులుగున్న పర్లేదు అవి పర్లేదండి పర్లేదు మీరు దానికేం చూసుకోకర్లేదండి మీరంతా వచ్చినా మాకు కొంచెం మాకు ఎంతవుతుంది ఎమౌంటు అంచనా వేసి చెప్తే దాన్ని బట్టి మనం చూసుకొచ్చండి ఒకవేలా ఇంకా ఏమైనా కెమెరా పెంచాలా లేతే ఉన్న కెమెరాలుతో మనం ఒకేలా సరిపెట్టుకోవాలా అనేది మేము బడ్జెట్ మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి మేము ఆ బడ్జెట్ అంతవరకు మనం బరించగలమండి

అవునండి అవును అవును అవునండి అవునండి అవును అదొకటి నైట్ మనకి నైట్ నైట్ ఒకే అదేనండి సరేనండి అదే పర్లేదండి మనం మాట్లాడుకుంది మనం మాట్లాడుకుందామండి అదే రావ్ గారిని కూడ తీసుకొస్తాను అప్పుడు మనమందరం మాట్లాడుకొని కలిపి ఒక మాటాడుకుని ఒక మాట అప్పుడు చూసుకుందామండి అప్పుడు ఎమౌంటు విషయం కట్టా ఆలోచిచ్చకండి మీరు ప్రస్తుతానికి మనకి కావాల్సిన కెమెరా చూడండి కెమెరా మాత్రం చూడండి అది కొంచెం అట్రాక్షన్ అదే మెయిన్ అట్రాక్షన్ అండి మనకి ఈవెంటులో మెయిన్ అ సరేనండి సరేనండి సరేనండి తీసు ఉంటానండి